మేము ఎక్కువగా మొక్కల్ని పెంచడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తా ఉంటానండి నేనైతే శీతాకాలంలో ఏ ఏ మొక్కలు మేము ఎక్కువగా పెంచుతామంటే బంతి మొక్కలు చామంతి ఇంకా కాడ మల్లెపూలు ఇటువంటి వన్నీ మేము చలికాలంలో పెంచడానికి ఇష్టపడుతూ ఉంటామండి ఎందుకంటే అవి ఎక్కువ చలికాలంలోనే అవి పెరుగుతా ఉంటాయమాట ఎక్కువ చలికాలంలో రావడం వల్ల చాలా మంది అవి దేవుడి దగ్గర కట్ట పెట్టుకోవడానికి పూజా కార్యక్రమాలకి ఎక్కువగా వాడతా ఉంటారు ఇవి ప్రతీ సీజన్లో కాకుండా శీతాకాలంలోనే ఎక్కువగా వస్తాయమాట ఎందుకంటే మంచుకి బాగా అవి మొక్కలు పెరుగతా ఉంటాయమాట కొన్ని కొన్ని ఈ గులాబీ తోటలు ఇలాంటివైతే పెద్దెక్కువగా పండవు కొన్ని ఎక్కువగా ఉంటాయి కానీ ఎక్కువగా మొక్కలైతే పూయవమాట ఎక్కువ మొక్కలు ఎక్కువ గులాబీ పూలు గట్రా ఇలాంటివి పూయవు అలాంటప్పుడు మేం ఏంచేస్తామంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటామాట అంటే ఏమన్నా మేము కట్టడము ఇంకా వేరులు కట్టా బలహీనమై పోకుండా ఈ చామంతి మొక్కలు బంతిపూ మొక్కలకి ఇలాగ పూలు పూచే మొక్కలకి ఆ మొదల్లా వేరులు దగ్గర పిండిరి గట్ట జల్లడము ఇంకా ఈ పేడ కట్ట ఇటువంటివి కూడా మేము పెట్టడము మొక్కల్ని పెంచడం గట్ట మేమలా చేస్తాం మాట ఈ చలి కాలంలో మంచుకి చాలా మొక్కలైతే పెరుగతా ఉంటాయండి పెరగడం వల్ల వాటికి తగిన జాగ్రత్తలు మేమైతే తీసుకుంటాం మాట ప్రాముఖ్యంగా చామంతి బంతనేది ఎక్కువగా మేము మొక్కల్ని పెంచుతా ఉంటాం ఎందుకంటే ఆ మొక్కల వల్ల చాలా ఉపయోగాలున్నాయని నేను ముందే మీకు చెప్పాను అవి చాలా ముఖ్యమైన మొక్కలు మాట మేము చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాం దాని బట్టి ప్రతీ పొద్దుట సాయంత్రం నీళ్లు పొయ్యటము అంటే ఎండ గట్ట సరిగా తగులుతుందా లేదా ఆయన్నీ చూసుకోడమైతే చేస్తాం కొన్ని మొక్కలకి ఎండ ఎక్కువ డైరెక్ట్గా తగలడం వల్ల కొన్ని మొక్కలు చచ్చిపోతా ఉంటాయి కొన్ని మొక్కలు ఎండసల తగలేకపోవడం వల్ల అవి పెరగడం మ పెరగడం జరగదు అప్పుడు మేం ఏంచేస్తామంటే ఎండ అనేది తగిలేటట్టు సన్ లైట్ అనేది పడేటట్టు మళ్ళీ ఎక్కువగా పడకుండా తక్కువగా పడేటట్లు మేము జాగ్రత్త తీసుకొని గట్ట కట్టి మేము జాగ్రత్త చేస్తూ ఉంటామనమాట